మీ జీవిత కాలంలో జరిగిన కొన్ని ప్రధాన సంకేతిక సాంకేతిక మార్పుల గురించి మీరు మాకు చెబుతారా ఈ మార్పులు మీ జీవితం మీ కార్యాక్ కార్యాలయం మీద ఎలాంటి ప్రభావం చూపించాయి ఆ ఇది పెద్ద విషయం ఏమి కాదు చిన్నప్పుడు మేము అంతా చిన్న చిన్న మొబైల్ ఫోన్స్ వాడటం జరిగినది ఇప్పుడు చూస్తే ప్రపంచం ఆధునికతలో మునిగి తేలుతున్న సందర్భమున మా ప్రపంచమంతా మా చేతులోనే స్మార్ట్ఫోన్ అనబడే ఒక యంత్రము ద్వారా మేము వాడటం జరుగుతున్నది ఒకప్పుడు ఒక విషయాన్ని తెలుసుకొనుటకై అంతర్జాలమున వెతుకుటకు ఎంతో తీవ్రముగా శ్రమించవలసి వచ్చేది అదే కాలక్రమేణా ఫోర్ జీ మరియు ఫైవ్ జీ సిమ్లు రావడం వలన ప్రపంచం అంతా మన చేతుల్లో వచ్చి ఏది కావాలన్నా సరే రెప్పపాటు నిమిషమునందు మనకి ఆ విషయమును మనకు వచ్చి రాజ్య లక్ష్మినాథుడు శ్రీనివాసుడే శ్రీనివాసుని వారసుడు ఈ విష్ణు దాసుడే అటువంటి ఇటువంటి విషయాలు కూడా మనకు ఎంతో తీరికగా తెలుస్తున్నాయి నా జీవితంలో నాకు ఎంతో అనుభవం తెలిసినది ఏమనగా ఆ మనం చదువు నేర్చుకోవడానికి పుస్తకాలు మాత్రమే చదవనవసరంలేదు అంతర్జాలమున ఎన్నో స్వే సేకరించబడిన ఆ వస్తువులు ఉన్నాయి చదివే పనిముట్లు ఉన్నాయి అవి వాటి ద్వారా కూడా మనం ఎంతో నేర్చుకోవచ్చన్నది నేను ఈ మధ్యన తెలుసుకున్నాను